నేను ఫ్లిప్కార్ట్లో ఒక డ్రెస్ తీసుకున్నాను వెయ్యి రూపాయలు పెట్టి తీసుకున్నాను కానీ దాని క్వాలిటీ కాని దాని బట్ట కాని ఏ మాత్రం సరిగ్గా రాలేదు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన ఫ్లిప్కార్ట్ వాళ్ళు స్పందించడం లేదు ఎందుకని అడిగిన కస్టమర్ కేర్కి ఫోన్ చేసినా స్పందించడం లేదు అది ఎందుకో అర్థం అవ్వటలేదు ఎన్ని కాల్స్ చేసినా ఏం చేసినా అస్సలు రెస్పాండే అవ్వట్లేదు వాళ్ళు